మా మత ఆచారాలకు సంబంధించిన పాటలు నా వద్ద ఉన్నాయి నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి ఓం నమశ్శివాయ ఇది హిందూ మతంలోని శివునికి అంకితం చేయబడిన ఒక పురాతన మంత్రం ఈ పాట యొక్క సంగీతం మరియు సాహిత్యం చాలా అందంగా మరియు శక్తివంతంగా ఉంటాయి ఇది నాకు ప్రశాంతత మరియు శాంతిని ఇస్తుంది మరొక ఇష్టమైన పాట యొక్క జహూదీ లీడర్ ఇది హిందీ మతంలోని ఒక ప్రసిద్ధ పాట ఈ పాట యొక్క సంగీతం మరియు సాహిత్యం చాలా సంతోషకరంగా మరియు ఆనందకరంగా ఉంటాయి ఇది నాకు ఆనందం మరియు శక్తిని ఇస్తుంది చివరగా ఓ సన్నా ఆఫ్ గాడ్ అనే పాట నాకు నచ్చుతుంది ఇది క్రైస్తవ మతంలోని ఒక ప్రసిద్ద పాట ఈ పాట యొక్క సంగీతం మరియు సాహిత్యం చాలా శక్తివంతంగా మరియు భావోద్వేగపూరితంగా ఉంటాయి ఇది నాకు ప్రేమ మరియు ఆశను ఇస్తుంది